అనకాపల్లి జిల్లాలో దసరా పండుగను జరుపుకుంటారు మతపరంగా ప్రజలు అందరు ఆ పండగను జరుపుకుంటారు జాతీయపరంగా సంక్రాంతి ఉగాది దీపావళి జరుపుకుంటారు అంతర్జాతీయ పండుగలు అంటే అదే ఆగస్ట్ పదిహేను జనవరి ఇరవై ఆరు గాంధీ జయంతి పండగలు ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆగస్ట్ రెండు ఆగస్ట్ రెండు గాంధీ జయంతి

అమ్మవారి గుళ్ళో కానీ ఈ ఏ అన్నీ గుళ్ళో కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని అమ్మవారికి విగ్రహాలు పెట్టి అంబికా విజయం చదువుకుంటారు దేవీపురంలో అయితే అమ్మవారు విగ్రహాన్ని పెట్టి ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ తర్వాత పిల్లల పూజ పెద్దల పూజ జరుపుకుంటారు ఆయుధ పూజ జరుపుకుంటారు జమ్మిచెట్టు పూజ చేస్తూ ఉంటారు లింగాల తిరుగుళ్ళు అంటే శివరాత్రికి లింగాల తిరుగుళ్ళు అని శివ శివునికి ఇష్టమైనటువంటి శివరాత్రి నాడు ఎంతో పెద్ద పండుగ చేసి తీర్చేసి తీర్థం పెట్టి తీర్థాలు ది తీర్థాలు అవి జరుపుతు జరుపుకుంటు ఉంటారు